హలో బ్యాంక్ మ్యానేజరా సార్ నేను సత్యనారాయణ మాట్లాడుతున్నా సార్ సార్ నాకు లోన్ కావాలి సార్ హోమ్ లోన్ కావాలి నేను బిజినెస్ అండి

కరీంనగర్ అండి ఉందండి ఏం లేదండి ఇల్లు ఉంది ఆల్రెడీ ఇల్లు ఉంది ఇల్లు పైన హోమ్ లోన్ అండి అది అది నాకు తెలియదండి తెలియదు చూసుకోలేదు ఫస్ట్ టైం ఇప్పుడే చూడాలి

ఓకే ఓకే ఇప్పుడు బాగానే మెయింటైన్ చేస్తు మెయింటైన్ చేస్తున్నాము ఒక ఫార్టీ ఫైవ్ తౌజండ్ సాలరీ వస్తుంది నాకు మంత్లీ బాగానే మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడైతే

ఉందండి ఉందండి ఓకే అండి ఓకే అండి

నాకొక ఫార్టీ ల్యాక్స్ కావాలండి మండే రోజు కలుస్తాను మండే రోజు వస్తాను మండే రోజు ఓకే ఓకే త్యాంక్ యూ అండి త్యాంక్ యూ